వెనకటి కాలంలో వచ్చేసి ఏంటంటే ఓ డబ్బాల ఉండేది ఆ డబ్బా కింద ఒక మనిషి ఇట్ల చెదర కప్పుకొని ఓ వ్యక్తిని ఫోటో దించాలంటే ఆమడ దూరంలో ఉండి దించితే ఆది తీసి అందులో రీలల్లో ఆ ఫోటో అనేది భద్రపరచడం జరుగుతుంది ఆ రీల్ని తీసుకుపోయి కడిగించుకోవాలని ఏదో లిక్విడ్లో వేసి కడిగి అవన్నీ మళ్లీ ఒక పేపర్ పైన పేస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అలా అప్పుడు ఆ ఫోటో ఆ పచ్చి ఆ తడి దానిలోకి వెళ్ళి తీసి ఆరబెడితే తర్వాత ఆ ఫోటో అనేది భద్రపరచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ట్రెండు కెమెరా నుంచి మొబైల్లకి చేం చేంజ్ అయ్యింది ఎందుకంటే ఇప్పుడు ఫోన్లలోనే కెమెరా ఫోన్లు వస్తున్నాయి సెల్ఫీస్ ఫ్రంట్ బ్యాక్ అనని ఇప్పుడు దిగి ఇప్పుడే చూసుకోవచ్చు ఆ చూపు ఆ దిగిన దాన్ని ఒక పదిమందికి చూపించే విధంగా కూడా పదిమందికి కనిపించే విధంగా ఫోన్లలో పెట్టుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలల్లో అన్నిటిలో మనం ఏ పని అప్పుడు ఒక ఫోటోనే తీసుకొనే వీలుంది కానీ ఇప్పుడు ఫోటో పాటు వీడియో కూడా ఈరోజు మనం సరదాగా గడిపింది అది ఎప్పటికి మనకి గుర్తుగా తీపి గుర్తుగా ఉండడానికి ఆ ఫోన్లో భద్రపరుచుకునే విధంగా ఉంది